మీరు రన్నింగ్ పని తీరును ట్రాక్ చేయడానికి మెరుగుపరచడానికి మీసాంకేతతను జీపీఎస్ వాచ్లు రన్నింగ్ యాప్లు ఎలా వాడతారో మీకు ఆరోజు అరే ఆరోగ్య లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అంటే నేను రన్నింగ్ యాప్ను డైరెక్ట్ ట్రాక్ చేయడానికి రోజూ ఎలా చ్ రన్నింగ్ యాప్లలో రోజూ మార్నింగ్ లేసి వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి ఉపయోగ ఉపయోగిస్తాను రన్నింగ్ యాప్లెలా వాడతారంటే అందులోనే టైంని సేవ్ చేసుకుని జిపిఎస్లో వాచులు పెట్టుకుని అందులో అలా యూస్ చేస్తాను నాకు రోజూ వారి ఆరోగ్య లక్షణాలు లక్షణాలేమన్న అంటే నేను హెల్తీగా ఉండాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి హెల్తీగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి రోజూవారి లక్ష్య రోజూవారి ఆరోగ్యం ఫిట్నెస్సు అన్నిఅన్ని చాలా బాగా ఆరోగ్య లక్ష్యాలు ఉండాలి అని కోరుకుంటున్నాను